ఆసనాలు మన మానవ జీవితంలో చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తాయి ఆసనాలు చాలా రకాలుగా ఉంటాయి అందులో కొద్ది మనం వాటి గురించి మనం తెలుసుకున్నాము వజ్రాసనం ఈ ఆసనం ద్వారా మానవ శరీరంలోని జీర్ణ క్రిీయ వ్యవస్థ చాలా చక్కగా మెరుగుపడుతుంది అలాగే కీళ్ళ సంబంధమైన కండరాల సంబంధమైన శారీరక రుగ్మతులను దూరం చేయడంలో మనకు ఆసనాలు ఎంతగానో తోడ్పడతాయి దైైన మన దైైనందిక జీవితంలో మనం చేయగలిగే పనులు మన మెదడును మరింత చురుకుగా ఆహ్లాదకరంగా ఉంచడంలో ఆసనాలు మనకు ఎంతగానో దోహదపడతాయి ఈ ఆసనాలు వేయడం ద్వారా మన జీవితంలో జరిగే మన శరీరంలో జరిగే కొన్ని మార్పులు మనకు ఆలో మన ఆలోచన విధంలో ఆలోచన విధానాలలో తర్వాత మన జీవన విధానంలో ఇవొక భాగంగా పనిచేస్తు మనకు మెరుగైన జీవనాన్ని అందించడంలో ఆసనాలు చాలా చక్కటి పాత్రను పోషిస్తాయి అందువలన మన ఆసనాలను ఉదయం కానీ సాయంత్రపు సమయలలో కానీ ఆసనాలను వేస్తు మన శారీరిక ఉపశమనానికి మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలో ఈ ఆసనాల పాత్ర ఎంతో ప్రముఖంగా ఉంటుంది మన మన జీవన విధానం మెరుగుపరుచుకోవడానికి ఈ ఆసనాలు ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి కావున ప్రతి మనిషి ఆ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో తమ వంతు పాత్రగా ఆసనాలను వేసి దాని ద్వారా ఆరోగ్యాన్ని పొందుతారు అని ఆశిస్తున్నాను